హలో మయూరి రెస్టారెంటా నేను నెల్లిమర్ల నుంచి మాట్లాడుతున్న నాకు ఫంక్షన్ ఉంది బర్త్డే ఫంక్షన్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి క్యాటరింగ్ కావాలి ఆర్డర్ ఇస్తున్నా ఫుడ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ అలాగే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి వెజ్ ఎంత పడుతుంది నాన్ వెజ్ ఎంత వెజ్ ఎంత నాన్ వెజ్ టూ ఫిఫ్టీ నా వెజ్ వన్ ఫిఫ్టీ ఓకే అదే కొంచెం తగ్గించడం అవ్వదా వెజ్ హండ్రెడ్ నాన్ వెజ్ వన్ ఎయిటీ మరి నాకు టైంకి ఇచ్చేయాలి నాకు సిక్స్ కల్లా సిక్స్ థర్టీ టు సెవెన్ కల్లా నాకు ఫుడ్ వచ్చేయాలి ఇరవైయో తారీఖున ఓకే థ్యాంక్ యూ